వ్యవసాయం అంటే వ్యవసాయం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అంత మాత్రంగానే ఉంది కానీ ఇచ్చే రైతు భరోసాల వల్ల అట్టా జనం కొంచెం వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేయగలుగుతున్నారు ఎంత చేసినా మిరప పంట పండించినా కానీ తెగులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి తెగులు వల్ల మిరప తోట పూర్తిగా నాశనమైపోయింది ఈసారి ఇంక చెరుకు అనుకుంటే చెరుకు ఒకే ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఆ ఒక్క ఫ్యాక్టరీకి కొట్టాలంటే రైతులకి కూ లేబర్ ఇబ్బందిగా చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంకా వేరే అనుకుంటే కూడా ఇంకా పైరు చేయాలనుకున్న లేబర్తో ఇంకా ఎక్కువ ఇబ్బందులుండాయి కాబట్టి వ్యవసాయంలో అటు ఇటూ కాకుండా చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆ రైతు భరోసా అనేది ఏదో ఇస్తున్నారు కాబట్టి అట్టా ఆ పైర్లుకి సకాలంలో ఎరువులు పాడు వేయగలుగుతున్నారో లేదో దున్నేది పాడు ట్రాక్టర్లకి ఇవ్వగలుగుతూ ఉన్నారు కాకపోతే రైతుకి వ్యవసాయం అంటే ఎలాంటి అనుకూలం లేకుండా ఉంది కాబట్టి వ్యవసాయం అంతంత మాత్రానే ఉంది ఈసారి ఈసారి ఇంత వర్షాలు పడినా కూడా చేసేదానికి వీలుకాని పరిస్థితులు ఎవురూ నార్లు మడి నార్లు కూడా ఎంతో ఇప్పటికే గవర్నమెంట్కి తెలుసు ఎంత వరకు తగ్గిపోయింది పైర్లు అనేది కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుం ది అంత ఇదిగా ఉంది వ్యవసాయం అనేది కాబట్టి వ్యవసాయంలో అంతంత మాత్రంగా ఉంది కాబట్టి వేరే ఏమన్నా చేద్దామనుకున్నా చేసే లేబర్ తప్ప చేయలేకుండా చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు కాబట్టి వ్యవసాయం అట్లా ఉంది గవర్నమెంట్ అనుకుంటే గవర్నమెంటు ఇప్పుడా మాములుగా ఉపాధి పనులు ఇస్తూ ఉంది గవర్నమెంటు ఎవరికి కూలీలకి ఆ ఉపాధి పనిని చే ఆడ వెస్ట్ చేయనీకుండా ఇట్టా రైతుల మీదకి ఆ ఉపాధి కూలీలను రైతులకు మళ్లిస్తే ఏదో రెండు గంటలో మూడు గంటలో వాళ్ళు చేసే సమయాన్ని రైతుకు అనుకూలంగా పనిచేస్తే రైతుకు కొంచెం ఇబ్బందికరం లేకుండా లేబర్తో ఇబ్బందికరం లేకుండా సాగుతుంది కాబట్టి గవర్నమెంట్ కూడా ఉపాధి పనులని ఎక్కువుగా అట్లా వూరికే గుట్టలు చెట్లు అది ఇది అంటండారు కాని దానికన్నా రైతుకి పొలం ఉండే రైతు ఏం పని చేస్తున్నాడు ఎట్ల చేస్తన్నడు ఏం చేస్తున్నాడు ఆయనకి ఎంత మంది పంపిస్తే ఆయనకి కొంచెం అనుకూలం అవుతుంది కాబట్టి అట్లు గవర్నమెంట్ ఇచ్చేస్తే రై ఉపాధి పనులు మీద ఇచ్చే డబ్బు రైతు కూడా వాళ్ళకి సగం డబ్బులు ఇస్తాడు సగం డబ్బులిచ్చినప్పుడు ఉపాధి కింద సగం ఇచ్చినారంటే వాళ్ళకి ఉదయం భోజనం టైమ్ ఏదో సద్దట్టు భోజనం కూడా పెట్టి ఇంకొక వన్ అవర్ చేయించుకుంటే రైతుకి చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి అట్లేదైనా ఆలోచించి చేస్తే చాలా ఇబ్బందికరం లేకుండా ఉంటుంది కనుక రైతుకి ఉపాధి పనిని రైతుకు ఇచ్చేసినారంటే గవర్నమెంటు అప్పుడు ఎంతో దాని గుండా అనుకూలిస్తుంది కాబట్టి అట్ల గవర్నమెంట్ ఆలోచించి రై ఉపాధి పనులు కూలీలని రైతులకి పనిచేసేట్టుగా ఉపయోగిస్తే చాలా గవన్మే మనకి అనుకూలం ఉంటుంది కాబట్టి అట్లా ఆలోచించాలని గవర్నమెంటు కూడా వీలు ఇదంటా ఉన్నాం కాబట్టి గవర్నమెంటు కూడా దీన్ని ఆలోచించి ఉపాధి పనుల్ని రైతులకి గా కూడా సహకరిస్తూ ఇప్పుడు నాకు ఏదో ఎంత పొలం ఉంది నేనెంత పనిచేసుకుంటే ఆ కూలీలు తగ్గుతాయి దానిలో అర్ధం రైతు కూడా ఇస్తాడు అర్ధం గవర్నమెంట్ భరిస్తుందంటే అప్పుడు రైతుకి దానిలో కొంచెం ఉపయోగకరం పనుంది కాబట్టి అట్ల చేస్తే చాలా వరకి రైతు కొద్దిగా ఇబ్బందికరం లేకుండా ముందుకి పో సాగ్గలుగుతాడు సేద్యమూ సాగ్గలుగుతుంది పది మందికి పని కలిగినట్టు ఆహార ధాన్యాలు పండిచ్చినట్టు అట్ల అనుకూలిస్తుంది కాబట్టి అట్లా చెయ్యాలనేసి నా ఒపీనియన్గా మీకు తెలుపుతున్నాను కాబట్టి